చెప్పండి సార్ుచి హోటల్ ఓకే సార్ చెప్పండి సార్ ఏమ ఏమేమి ఆర్డర్ పెట్టుకుందంనుకుంటారు మా దగ్గర ఇడ్లీ ఉంటది దోశ ఉంటది పూరి ఉంటది బోడా ఉంటది ఇంకా మన ఫాస్ట్ ఫుడ్లు కూడా ఉంటాయి ఇంకా బిర్యానీ మండి ఇవన్నీ ఉంటాయడి సార్ చెప్పండి మీకు ఇందులో ఏమో డెలివరీ ఆప్షన్ కూడా ఉంది సార్ మా దగ్గర మాార్మలుగా అంటే స్విగ్గి డొమోటోకి జొమాోటోకి ఇస్తాం సార్ వాళ్ళ గాని బట్టి ఫార్ డెలివరీ ఉంటది మ్యాక్సిమమ్ మీకు టైం కమ్పుతాయని లేదు సార్ మాకు వేరే బ్రాంచెస్ ఏ లేవు ఇది ఒకటే బ్రాంచ్ ఉన్నది ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి నడుతున్నాండిని ఆ పర్త్ ఈరోజు స్పెషల్ ఏంటే దోసం మీద ఉంది సార్

దోశ మీద డిస్కౌంట్ ఉంది స థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఒక టూ దోసేదిచ్చుకుంటే మీకు థర్టీ పర్సెంట్ ఆఫర్ సార్ ఫ్యామిలీ ప్యాక్ అంటే బిర్యానీ ఏమే ఉన్నా సార్ ఇస్తాను సార్ ఫ్యామిలీ ఒక ఫోర్ టిఫిన్స్ తీసుకుంటే ప్లస్ వన్ వస్తది సార్ మీకు వు స అవు సార్ క్యాష్న్డెలివర ఆప్షన్ కూడా ఉంది ఓకే సార్ ఇప్పుడు చెప్పండి సార్ చెప్తే మేము ఆర్డర్ ఓకే చేస్తాం ఏమ ఏ చేద్దామనుకుంటురు ఉంటది సార్ ఓకే సార్ ఇంకా ఓకే సార్ ఎక్కడికి పసలు ఏమంటది సార్ అడ్రస్ పెట్టండి మాకు ఓకే సార్ ఓకే ఓేార్ డెవర ఇదాం చె సార్ థంక్ యూ సార్ హవ అ నైస్డే